నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను ఇది ఎయిత్ జనరేషన్ ల్యాప్టాప్ అయితే ఈ ల్యాప్టాప్ ఒక మంత్ వాడకపోవటం వలన ఇది ఛార్జింగ్ అనేది కాయటం లేదు ఛార్జర్ పెట్టి వాడాల్సి వస్తుంది అంతేకాకున్న ఇది హ్యాంగ్ అవుతుంది దీని సాఫ్ట్వేర్ కూడా ప్రతిసారి కూడా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది అదే విధంగా నోటిఫికేషన్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి చార్జింగ్ ఎక్కువగా కాయకపోవటం కీబోర్డ్స్ కూడా కీస్ అనేవి చాలా హార్డ్ అయిపోయాయి హార్డ్ గా అయిపోవటం వలన అవి ప్రెస్ చేయటానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు వర్క్ అనేది చాలా స్లో గా అవుతుంది అంతేకాకున్న ఇది స్టార్టింగ్ లో ఆన్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ వర్షన్ లో లేదు అంతేకాకున్న ఇందులో ఫైల్స్ స్టోర్ చేసిన లేదా కొత్త ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్న సరే ఆటోమేటిక్ గా కొన్నిసార్లు డిలీట్ అయిపోతున్నాయి దీనివల్ల నా వర్క్ పోతుంది అంతేకాకున్న నా మెయిల్ కొత్త మెయిల్ క్రియేట్ చేసినప్పుడు కూడా పాత మెయిల్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవడం జరుగుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్ లేకపోవడం వల్ల నాకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి నాకు ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం అందుకే అస్సలు నచ్చటం లేదు